నమస్కారమండి

అదే అండి రమ్మన్నారు గదా అందుకని వచ్చాను ఏంటండి ఏమైన్నా పనుందా సరే సరేండి

ఒకసారి చూద్దాము అండి పైకి వెళ్ళి చూద్దామా ఎంత ఉందో అది ప్లేస్ ప్లేస్ తెలియాలి కదా ఏవండి కింద సరిపోట్లేదా పైన చిన్న రూమ్ కడతారా

ఎక్కడ కడదాము అంటారండి అంటే మూలనే కట్టనా లేకపోతే అంటే ఇదిగోండి ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు కదా అంటే మాయి స్తంభాల చుట్టూనే కట్టాలండి ఎలాగైనా అదే స్తంభాల చుట్టూనే కట్టాలి మీరది ఏ పక్కన కావాలంటారు అంటే కిచెన్ వైపు కావాలా లేకపోతే బెడ్రూమ్ అంత సైజ్ కావాలా చెప్తే ఈ వెనకన కట్టుకుంటేనే మంచిదండి నన్నడిగితే కొంచం వెనకాల ఉంది గదా ఆ కిచెన్ కిందైతే కిచెన్ ఉంది కదా కిచెన్ పైన కట్టు అంటే కిచెన్ పై బరువు బరువనేది వెనకాలే ఉండాలండి చూస్కుంటే

కింద కింద కిచెన్ ఉంది కాబట్టి కిచెన్ పైన కిచెన్ ఎంతైతే సైజు ఉందో ఆ సైజ్లో పైన లేపుదామండి ఇది అంతాను ఎంతవుతుందో చెప్పాలి అంటారా అండి ఇది మామూలుగా కాం కాంట్రాక్ట్ ఇద్దాము అనుకుంటారండి లేకపోతే రోజు వారి కూలీల టైప్ చేయించుకుంటారా

అది మీ మీ మీద ఉంటుంది అండి నేను రెండూ చెప్తాను మీకు ఏది కావాలంటే అది చూడండి సైజు రెం కాంట్రాక్ట్ అయితే ఎలా ఉంటాదంటే అండి మెటీరియల్లు లేకపోతే ఇసక గ్రావెల్లు సిమెంటు అన్నీ నేనే తెచ్చుకుంటాను దానిపైన అవి ఉంటాయి కదండి సెంటరింగు సెంటరింగుకు కూడా ఎలాగో స్లాబే కదా స్లా స్లాబా షెడ్ వేసుకుంటారా అండి స్లాబే కాబట్టి సెంటరింగ్ కూడా అందులోనే నేను చేసేస్తాను అదేలేండి సరే తర్వాత దేనికన్నా కలుపుకుంటానికి కూడా బావుంటుంది అది ఇప్పుడు మొత్తం సెంటరింగ్ సెంటరింగు ఇసుక ఇసుక వచ్చేసి ఒక రెండు యూ రెండు యూనిట్లు పడతుందండి సెంట్రింగు గ్రావెలు ఇసక సిమెంట్ ఏమో ఒక ముందు ఒక ఐదు తెచ్చుకుందాం అండి పది బస్తాలు పది బస్తాల వరకు అవుతుంది ముందొక ఐదు తెచ్చుకుంటే తర్వాత ఐదు తెచ్చుకోవచ్చు మొత్తానికి కాంట్రాక్ట్ అనే సరికి మీకు ఈ ముప్పై ఐదు వేలు అవుతుంది అండి ముప్పై ఐదు వేల దాకా అవుతుంది మీకు చెయడానికే మీకు ఇది స్లాబ్ స్లాబ్ వేసిన తర్వాత ఒక వారం రోజులకి కట్టు కట్టుబడి అంతా అయిపోతుంది అండి ఒక రోజుకు రోజువారి కూలీ అయితే నాతో పాటు నాతో పాటు ఇద్దరు వస్తారండి మేస్త్రీకి నా మేస్త్రీకి పన్నెండు వందలు కూలీ వాళ్ళకి రోజుకు ఆరు వందలు అలాగా మీకు అంటే అంటే ఒక్కో రోజు కూ వాడు వస్తాడు రాకపోతాడు పని స్లో అవుతది అలాగే అండి ఒక వేళ కాంట్రాక్ట్ ఇచ్చారు అనుకోండి వాడు రాకపోతే మేం వేరే వాడిని తెచ్చుకుంటాం అది మామూలుగా అయితే రోజువారి కూలీ అయితే నాకు పర్ మేస్త్రీ పన్నెండు వందలు కూలీ వాడికి అయితే కూలీకి వచ్చినందుకు ఆరు వందలు ఎంతో అవుతుందండి భోజనం భోజనం మీరిచ్చినా పర్లేదు మమ్మల్ని తెచ్చుకోమన్నా పర్లేదు మీకు పని కూడా కొంచం త్వరగా అవదండి కాంట్రాక్ట్ అనుకో మేము త్వరత్వరగా చేసేసి అవగొట్టేసుకోవచ్చు అంతే సరే ఆలోచించి ఆలోచించుకుని ఏదో రోజు చెప్తే ఏదో రోజు మీరు చెప్పారంటే ఆ రోజు మొదలెడదాం